నేను ఇటీవల ఒక చిన్న ప్రాజెక్టు చేశాను నా స్నేహితులతో కలిసి చేశాను అది చేసిన సమయంలో నాకు కొన్ని సవాళ్ళు ఎదురయ్యేవి అంటే పెద్దవారితో చేయించుకోవాల్సి వచ్చేది అప్పుడు వారు ఒప్పించడానికి కొన్నిసా ఇబ్బందులు పైగా వారు చేసే సమయంలో ఎటువంటి ఆటంకులు రాకుండా చూసుకోవడం ఇటువంటివి అన్నీ నాకు సవాళ్ళుగా మారాయి దీనిని నేను చేశాను కాకపోతే వారు వారిని ఒప్పించడానికి నాకు కొంచం ఇబ్బందిగా అనిపించేది